నమస్కారం సార్ సార్ నేను ఆంధ్రాకి కొత్త సార్ ఆంధ్రాకి వచ్చాను సో టూర్ నుండి వచ్చాను నాకు టూరిస్ట్ ప్లేసెస్ చెప్పండి సార్ ఆంధ్రాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చిత్తూరే కాదు ఆంధ్రా మొత్తం కావాలి చిత్తూరు అయితే చెప్పొద్దండి ఓకే సార్ ఓకే సార్ విన్నాం సార్ ట్రిక్కింగా ట్రెక్కింగా సార్ ఓకే సార్ ఓకే సార్ మాకు దొరికిందా మేము చూసుకోవచ్చా ఓకే సార్ ఓకే సార్

కొంచెం బాగుంటుంది అంతేనా ఓకే సార్ బెస్ట్ ప్లేసెస్ చెప్పండి సార్ మీరు అంతా చిత్తూరుదే చెప్తున్నారు ఏదైనా అవుట్ ఆఫ్ ఏముంది విజయవాడలో ఉంది ఇస్రో సార్ తిరుపతిలో కదా సార్ ఉండేది శ్రీహరి కోట సార్ విజయవాడ ఎట్లా వస్తుంది సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్